మనం మాట్లాడే ధర్మగ్రంథాల ఎంతో ప్రాధాన్యం కలిగినవి మరియు మన సంస్కృతికి జీవన విధానాలకు గమనీయమైన ప్రభావం చూపిస్తాయి భారతీయ ధర్మగ్రంథాల్లో భగవద్గీత రామాయణం మహాభారతం వేదాలు ఉపనిషత్తులు పురాణాలు మొదలైనవి ముఖ్యమైన వాటి సర్వకాలీకమైన సందేశాలను అందిస్తాయి ఈ గ్రంథాలలో సమాజంలో సత్యం ధర్మం న్యాయం అహింస ప్రేమ క్షమ మరియు పరమ ధ్యానాన్ని అర్థం చేసుకోవడంలో మనకు మార్గదర్శకంగా ఉంటాయి వివిధ గ్రంథాలలో వివిధ అంశాలను అవగతం చేసుకోవడం వాటి ద్వారా జీవితం మరియు సమాజం గురించి మనం ఎలా ఆలోచించాలో ఎలా ప్రవర్తించాలోో తెలుసుకోవచ్చు